ప్రైవేట్ కేంద్రం కన్నా ప్రభుత్వ కేంద్రం మంచిదే బాగుంది ప్రజలు పేద ప్రజలు లాంటి మాలాంటి పేద ప్రజలు వాళ్ళకి ఇంకా ఈ ప్రభుత్వ హాస్పిటల్ చాలా ఉపయోగకరంగానే ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రికి అంటే కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉంటారు అంటే ప్రభుత్వం ప్రభుత్వపు నర్సులు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ వలన గీర అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి అది చేస్తాంలే చూస్తాంలే అంటారు అక్కడ ఉన్నా కూడా వైద్యాన్ని అందించరు వాళ్ళకి లంచం ఇస్తే కానీ వాళ్ళు ఆ పని చెయ్యటం లేదు వాళ్ళకి దేనికి ప్రతిదానికి డబ్బిస్తే కానీ వాళ్ళు ఆ పని చేయటం లేదు ప్రభుత్వం ఎంతనీ సదుపాయాలు ఇచ్చినా ప్రజలు స్వార్థపరుల్లాగే ఉండి ప్రజలు డబ్బులు తినేసి ఆ డబ్బులు చేయాల్సిన డబ్బులు తినేసి వాళ్ళకు వైద్యం చూపిస్తున్నారే తప్ప అయ్యో అయి మనలాంటి ప్రజలు కదా అనేసి సహాయం ఆర్థిక సహాయం చేద్దాం ఏదో విధంగా అనేది మాత్రం మానవుల్లో అస్సలు లేదు ప్ర ప్రభుత్వ ఆసుపత్ గవర్నమెంట్ ఎన్ని పథకాలు ఇచ్చినా ఏమి చేసినా సరే మనిషి స్వార్థంలో ఉం మనిషి స్వార్థంగా ఉండటం వలన ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పట్టించుకోకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆసరా తీసుకోవాలా వాళ్ళు డబ్బులు పిండుకొని పిండి తినేస్తన్నారు తప్ప కాకపోతే కరోనా టైంలో వాటిల్లోని ప్రభుత్వ హాస్పిటల్లోని చాలా కేరింగ్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పిండేసారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్ ఉంటేనే చూస్తున్నారే తప్ప పేదవాళ్ళకు అంటూ అంతగా సహకారం సదుపాయం ఏమీ లేదు వాళ్ళకి దేనికైనా లంచం ఇస్తేనే వాళ్ళు చేస్తున్నారే తప్పా ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళకి ఏమి తి ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చినా సరే ప్రజలు స్వార్థపరుల్లానే తయారయ్యి వాళ్ళ దగ్గర ఉంది అందుకే ఇటు ప్రభుత్వానికి వెళ్ళలేక పోతున్నారు అటు ప్రైవేటు హాస్పిటల్లోని కూడా వెళ్ళలేకపోయిన పరిస్థితి ప్రజల్లో చాలా మందికి ఉంది కొంతమందికి డబ్బున్నా గవర్నమెంట్ దానికే వెళ్తున్నారు వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డబ్బు కోసం దాచి ఉంచడం కోసం అది చేస్తున్నారు కానీ అది చాలా తప్పు